నందన క్లినిక్కా అండి నేను ధరణి మాట్లాడుతున్నానండి నిన్న నావి రిపోర్ట్ వస్తుంది అని చెప్పారు వచ్చేసిందా అవును అవునండి అవునండి అవునా అవునండి ఒక టెన్ డేస్ చూసారంటే టెన్ డేస్ ముందు చూసారంటే బయట వెళ్ళాను అండి బయట ఊరికి అక్కడ వచ్చి టోటల్గా నా ఫుడ్ చార్ట్యే చేంజ్ అయ్యిందండి ఇంట్లో వచ్చి నేను నార్మల్ ఫుడ్ తిన్నాను బయట చూసారంటే హోటల్ ఫుడ్స్ అదిమారిగా అన్ని ఆర్డర్ చేసి అన్ని తిన్నాము ఓకే అండి ఓకే అండి సరే అండి ఓకే అండి

అవునండి సరే అండి సరే అండి ఇన్సులిన్ వేస్తే ఒంటికి బాధ లేదాండి ఇలా

సరే సరే అండి సరే అండి ఫుడ్ చార్ట్ మా ఇస్తే తగ్గిస్తుందా ఇలా అండి అవును అండి క్లినిక్ టైమింగ్స్ చెప్తారా అండి ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఎప్పుడు క్లోజ్ చేస్తారు నేను వచ్చి కలెక్ట్ చేసుకొని సరే అండి సరే అండి నేను వచ్చేముందు ఒక కా కాల్ మాత్రం చేసి వస్తానండి ఓకే అండి ఓకే అండి ఓకే